మేడం పసుపర్తి సూపర్ మార్కెట్ హలో అవును మేడం మాకు కొన్ని సరుకులు కావాలి మేడం కందిపప్పు రెండు కేజీలు ఉద్దిపప్పు రెండు కేజీలు పెసరపప్పు ఒక కేజీ ఉద్దిపప్పు ఆవాలు ఆఫ్ కేజీ మిరియాలు జీలకర్ర కాల్ కేజీ పసుపు కుంకుమ ఇంగువ పసుపు కుంకుమ కాల్ కేజీ ఇచ్చేయండి మేడం ఇంగువ ఇంగువ ఒక డబ్బా ఆ చక్కెర రెండు కేజీలు

సాల్ట్ టూ కేజీస్ రాళ్ళ ఉప్పు కూడా రెండు కేజీలు ఇంకా గోధుమపిండి ఐదు కేజీలు మేడం సేమియా వన్ కేజీ రైస్ వచ్చి పదిహేను కేజీలు ఇవ్వండి మేడం ఆయిల్ ఫైవ్ లీటర్స్ సరే అవునా మేడం నేను ఫోన్పే నెంబర్ ఇస్తే నేను ఫోన్ చేస్తాను మేడం నాది వచ్చి విఎస్ కవిత సత్యనారాయణ కాలనీ తొర్రూర్ రోడ్డు పుత్తూరు ఓకే మేడం